ఆయుర్వేదం అనేది భారతదేశం నుండి వచ్చిన ఒక వైద్య విధానం ఇది శరీరం మనస్సు మరియు ఆత్మ యొక్క సమగ్రమైన పరీక్షపై దృష్టి పెడుతుంది సిద్ధ అనేది భారతదేశం నుండి వచ్చిన మరొక వైద్య విధానం ఇది మూలికలు మూలికలు మరియు ఖనిజాల నుండి తయారు చేయబడిన ఔషధాలపై దృష్టి పెడుతుంది హోమియోపతి అనేది జర్మనీ నుండి వచ్చిన ఒక వైద్య విధానం ఇది వ్యాధిని నివారించడానికి లేదా అరికట్టడానికి చాలా తక్కువ మోతాజులో ఔషధాలను ఉపయోగిస్తుంది ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాలు అన్నీ వివిధ రకాల వ్యాధులను చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు అయితే వీటి ప్రభావాలపై శాస్త్రీయ ఆధారాలు పరిమితం నేను ఆసుపత్రులకు వెళ్ళటానికి బదులు ఈ వ్యవస్థలను ఉపయోగించాలని నిర్ణయించుకోను వైద్యం యొక్క ఏదైనా రూపం యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాల గురించి మరింత తెలుసుకోవడానికి ముందు నేను ఎల్లప్పుడు వైద్యుడిని సంప్రదిస్తాను